చెప్పండి సురేష్ గారు అదే నండి మా ఇంటి చుట్టూరు ప్రహరీ గోడ కట్టాలి అది ఎంతవుతుందా తెలుసుకుందామని రెండు సెంట్లు వస్తుందేమో అదే సిమెంట్ ఇటుక అయితే ఎంత అవుతుంది అండి మట్టి ఇటుక అయితే ఎంత అవుతుంది సరే అండి అయితే మట్టి ఇటుకలు అయితే ఎన్ని పడతాయి ఎన్ని పట్టొచ్చండి ఒక లోడు సరిపోతుందా ఒక వరుస సరిపోతుందేమో సరే అండి అవుతుంటాయి దేనితో కడితే అది గట్టిగా ఉండొచ్చు అండి సిమెంట్ ఇటుకా లేకపోతే మట్టి ఇటుకా సరే అండి అయితే అదొచ్చేసి ఇసుక వంటివంటే పడతాయి ఎంత పడతుందండి లారీ అంటే ఐదు యూనిట్లు ఉంటదండి అయిదు యూనిట్లు పట్టేద్దా ఇసుకా సరే అండి అయి మరి సిమెంట్ ఎలా ఉందండి బస్తా మర్చిపోయానండి మంచిదే వాడదామండి సరే అండి అయితే ఏం వాడినా పది రూపాయలు ఎక్కువైనా కొంచెం మంచిదే ఏసి కట్టండి బట్ అంటే మామూలుగా గోడ కట్టడానికి ఎన్ని రోజులు పట్టొచ్చండి మీకు కాంట్రాక్టు అయితే ఎంత తీసుకుంటారండీ ఇప్పుడు కాంట్రాక్టు బేస్ మీద అండీ అంటే ఇప్పుడు మీరు మొత్తం మెటీరియల్తో కలిపి చెప్పారా అండి అది సరే అండి అయితే ఆలోచించి చెప్తానండి అయితే సరే అండి